హలో హలో అవును మేడం చెప్పండి మేడం చేస్తాను మేడం అవునా మేడం దానికి వారంటీ పేపర్ ఏమన్న ఉందా మేడం ఎప్పుడు తీసుకున్నారు మేడం అంటే ఇప్పుడా ఎప్పుడైన కరాబ్ అయిందా మేడం అవునా అంటే మేము వస్తాం కానీ చార్జెస్ పడతాయి మేడం మినిమం ఫైవ్ హండ్రెడ్ పడతాయి వచ్చి పోవడానికి అన్నట్టు

అంటే నేను మాక్సిమం వన్ డేలో నేను ఇంక వేరే వ్యక్తిని తీసుకుని వస్తాను మేడం ఇద్దరం వచ్చి చేసి పోతాం వన్ డేలో ఆయనకు ఏమైన ఆయనకు ఏమైన పని ఉంటే నేను వచ్చి చేసి పోతాను వస్తే అవునా మేడం అయితే నిన్న మొన్న ఏమన్న ఎఫెక్ట్ కానీ ఇలా ఏమన్న వచ్చిందా సౌండ్ కానీ ఇలా అవునా అంటే వాళ్ళు ఏసీ వాళ్ళు ఏమన్న ఇన్స్ట్రక్క్షన్ ఇచ్చిర్రా ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని అని అవునా నేను ఒక రేపు వీలు ఉంటే నేను వచ్చి చూసి పెడతాం మేడం దానికి కొంచెం మినిమం చార్జెస్ పడతాయి ఫైవ్ హండ్రెడ్ అలా

మేడం అంటే రేపు నైన్ ఓ క్లాక్కు వచ్చి చేస్తాను మార్నింగ్ అట్లాగే అయితే అన్నీ తీసి పెట్ట చూసి పెట్టండి మేడం ఎందుకంటే మేము వచ్చి డైరెక్టగా చేస్తాం అంటే టైం వేస్ట్ కాకుండా చూసి పెట్టి రేపు కాల్ చేయండి మేడం టుమారో మార్నింగ్ ఎందుకంటే చాలా కాల్స్ వస్తాయి మర్చిపోతాం ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ